నేను ఒక ట్యాక్సీని ఊబర్ ఓలాలో బుక్ చేసుకున్నాను అంటే వన్ డేకి నీకు ఔటింగ్ కోసం అన్నట్లు బుక్ చేసుకున్నాను దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే నాకు మీరు అడ్వాన్స్గా ఇవ్వాలి ఒక ఇప్పుడు ట్రిప్కి ఎంత అవుతుంది అమౌంట్ అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ థౌజండ్ అట్లా వ్యాలెట్కి నగదు ఉంచుకోవాలి అని చెప్పి నాకు సజెషన్ అయితే చేశారు ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు అయితే నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది ఫలానా రోజు అంటే ఇంత అడ్వాన్స్ ఇస్తాను ఐదు వేలు చెప్పినప్పుడు ఒక టూ థౌజండ్ అట్లా మీకు అడ్వాన్స్ ఇస్తాను ఫుల్గా అమౌంట్ నేను డ్రైవ్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తానని చెప్పి చెప్పాను తర్వాత నాకు నేను ఏ రోజు అయితే డేట్ బుక్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకున్నాను రైడ్కి వెళ్లడం కోసం ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు రిలేటివ్స్ రావటం ఒక్కటి నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళలేకపోయాను ఆ రీజన్తో నేను వాళ్ళని వాళ్ళకి కాల్ చేసి వ్యాలెట్కి నగదు మళ్ళీ వాపస్ చేయమని చెప్పి రిక్వస్ట్ చేశాను అది మా మిస్టేక్ అయితే కాదు కదా మీరు బుక్ చేసుకున్నారు రైడు అని వాళ్ళు కొంచెం సేపు అయితే నాకు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు అయితే నేను సో అండ్ సో అని రీజన్ అయితే కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొంచెం సేపు అయితే ఇద్దరికీ గొడవ అంటే వాగ్వివాదం జరిగింది తర్వాత నేను నెక్స్ట్ టైమ్ మళ్ళీ చేసుకుంటాను అప్రాక్సిమేట్లీ ఇన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ మీకే బుక్ చేసుకుంటాను మరి నాకు ఆ రోజుకి ఏమన్నా వ్యాలెట్ కి అలాగే నగదు మీరు ఉంచుతారా లేకపోతే ఏంటి అని అట్లా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ నేను పలానా డేట్ కి ఫిక్స్ అవుతాను అలా చెప్పుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ నేను అడ్వాన్స్ వాళ్ళకి ఏదైతే ఇచ్చానో అడ్వాన్స్ని వెనక్కి అడిగితే వాళ్ళు నాకు కొంచెం ఇలా కాదు ప్లానింగు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మళ్ళీ నేను నాకు ఒక మ్యారేజ్ ఒకేషన్ ఉంది నేను మళ్ళీ మీదే క్యాబ్ బుక్ చేసుకుంటాను నాకు కావాలి ఇలా అని వాళ్ళకు ఒక రీజన్ చెప్పుకుంటూ నేను దాన్ని మళ్ళీ కన్విన్స్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడించి వాళ్ళతో నా అడ్వాన్స్ మొత్తాన్ని నేను రిటర్న్ చేసుకున్నాను టూ థౌజండ్ రూపీస్ వర్తి ఏదైతే వాళ్ళకి నేను పే చేశాను అడ్వాన్స్ని నేను రిటర్న్ చేసుకోవడం జరిగింది